పాత్రలు తోమడానికి సాధారణంగా మనం ఉపయోగించేవి ఒక సబ్బు మరియు నీళ్లు లేదు లిక్విడ్ని కూడా వాడవచ్చు మనం వాటిని ఉపయోగించేటప్పుడు ఉదాహరణకి ఒక పాత్రని తీసుకుందాం ఆ పాత్ర అనేది బాగా జిడ్డుగా ఉంది ఆ జిడ్డును పోగొట్టడానికి మనం లిక్విడ్ని డిటర్జెంట్ వాడొచ్చు లేదు విమ్ సబ్బులని కూడా వాడొచ్చు ఈ సబ్బుల అనేవి ఏంటంటే జిడ్డును పోవడానికి మనం పీచుతో లేదు ఒక స్క్రబ్బర్తో మనం కొంత సబ్బుని పీచుతో తీసుకుని లేదా స్క్రబ్బర్తో తీసుకొని జిడ్డు అయినటువంటి పాత్ర మీద బాగా తోమితే మనకి పాత్ర అనేది బాగా తోమి తర్వాత నీళ్లతో శుభ్రం చేస్తే కనుక మనకు పాత్ర అనేది బాగా మెరుస్తుంది అలాగే లిక్విడ్తో కూడా పాత్రని కడగవచ్చు శుభ్రం చేయవచ్చు సేమ్ ఎలా ఏ విధంగా అంటే ఇందాకడ చెప్పినటువంటి ఈ విధంగానే కొంత పీచుతో గాని లేదా లిక్విడ్ తీసుకుని పాత్రని శుభ్రం చేసి నీళ్లతో శుభ్రం చేస్తే మనకి పాత్ర అనేది చాలా సుభ్రంగా వస్తుంది ఇంకా ఉదాహరణలు తీసుకోవాలంటే మనకి జిడ్డు అయినటువంటి పాత్రలు లేదా బాగా మాడినటువంటి పాత్రలు కూడా ఉంటాయి ఇటువంటి పాత్రలు అన్నిటిని కూడా మనం సబ్బుతో లేదా లిక్విడ్తో శుభ్రం చెయ్యవచ్చు సాధా మొదటగా చేసే పని ఏమిటంటే పాత్రలు ముందు నీళ్లతో తడిపి తడిపిన తర్వాత ఒక్కొక్క పాత్రను తీసుకొని ఆ ఒక్కొక్క పాత్రతో ఒక్కొక్క పాత్రని సబ్బుతో కానీ లిక్విడ్తో కానీ ముందు బాగా వాటి పాడైనటువంటి పాత్రను బాగా సబ్బుతో లిక్విడ్తో పామి తర్వాత బాగా రుద్ది నీళ్లతో శుభ్రం చేస్తే కనుక మనకి పాత్రలు అనేవి బాగా శుభ్రంగా కనిపిస్తాయి